అవును నాకు తెలిసిన నేను చదివిన తెలుగు పుస్తకాలలో మీరు శాసనాలు చదవచ్చు ఈ పుస్తకం ద్వారా తెలుగు శాసనాలను చదివి భాష చారిత్రక అంశాలను తెలుసుకోవచ్చు అలాగే మన పూర్వీకుల చరిత్రను రాజవంశాలు రాజులు వారి ప్రత్యేకతను తెలుసుకోవచ్చు అలాగే తెలుగులో వచ్చిన మెకంజీ కైఫీ ఎత్తులు ఇవి స్థానిక చరిత్రలను తెలియజేస్తున్నాయి అంతేగాక ఆయా కాలం నాటి ఆర్థిక సామాజిక స్థితిగతులను ఇవి తెలుపుతున్నాయి మరియు పదిహేనవ శతాబ్దాలను సంబంధించిన శ్రీకృష్ణదేవరాయల దినశర్యను తెలియజేసినంటి రాయవాచకం రచించిన విశ్వనాథ స్థానాపతి ఇందులో శ్రీకృష్ణదేవరాయల వారి దినచర్య విజయనగర సామ్రాజ్య ప్రతిష్టతను ప్రత్యేకతను ఈ గ్రంథం ద్వారా మ కొన్ని చారిత్రక అంశాలు తెలుస్తున్నాయి